నాకు ఇష్టమైన పదాలు తెలుగులో గ్రాంథిక పదాలు ఎందుకంటే వాటిలికి వేటికి సంబంధం ఉండదు స్వచ్ఛమైన పదాలుగా తెలుగు పదాలు ఉంటాయి నా భాష తెలుగు మా మాతృభాష అవ్వడం నేను చాలా గర్వపడుతున్న ఎందుకంటే తెలుగులో అనేక మంది కవులు ఆది కవి నన్నయ తిక్కన ఇంకా చాలామంది కవులు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు అందరూ ప్రపంచానికి ఎన్నో సూక్తులు తెలియజేసారు ప్రపంచాన్ని ప్రసిద్ధి చెందిన కవులలో మా తెలుగు వాళ్ళు కూడా ఉండటం కూడా చాలా గర్వ కారణం మామూలుగా తెలుగులో నాకు నేను మాట్లాడుతున్నందుకు ఇంత స్వచ్ఛమైన పదాలు కానీ ఇంత తెలుగుని మేము ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం కృషి చేసారు అలాగే తెలుగులో మేము మాట్లాడడం మేము కూడా అలా ప్రసిద్ధి చెందడానికి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది